నేను వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశం వస్తే గోవాకి వెళ్ళడానికి ఇష్టపడతాను ఎందుకంటే గోవాలో ఎన్నో రకమైన బీచెస్ ఉన్నాయి తీర ప్రాంతంలో ఎన్నో రకమైన జీవ జాతిని మనం చూసే అవకాశం ఉంటుంది మరియు గోవాలో ఎన్నో రకాలైన ప్రదేశాలు చూడడానికి ఉంటాయి మన దేశంలోనే అత్యధిక బీచెస్ మనకు గోవాలోనే ఉన్నాయి గోవాలో మన దేశ వాసులే కాకుండా ఇతర దేశస్థులు కూడా మనకు ఎక్కువగా ఎక్కువగా కనిపిస్తారు ఇలా ఎక్కువ వివిధ రకాల దేశస్తులతో కలవడం వలన మనకు ఎంతో జ్ఞానం మరియు కలుగుతుంది ఇలా ఇతరులను కలవడానికి కూడా మనకు గోవా అనే ప్రాంతం ఉపయోగపడుతుంది మరియు అక్కడ బంగీ జంపింగ్ మరియు సముద్రంలో స్కూబా డైవింగ్ లాంటివి ఎన్నెన్నో సాహస యాత్రలు చేసే అవకాశం ఉంటుంది ఇలా ఎన్నో రకాలైన ప్రదేశాలను చూసే అవకాశం మనకు గోవాలో లభిస్తుంది మరియు ఇతరులతో కలవడానికి స్నేహితులతో మంచి సమయం గడపడానికి మనకు గోవా అనేది ఒక మంచి ప్రదేశం మరియు గోవాలో ఎన్నో రకమైన వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి ఇతర ఇతర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో కొన్ని వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి అక్కడ అన్ని రకాల అన్ని రకాల భాషలు మాట్లాడే ప్రజలు కనిపిస్తారు విదేశీ యాత్రికులు కూడా గోవాని సందీ సంధించడానికి మన దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి మన దేశంలో అత్యధిక ప్రయా ప్రయాణికులు గోవాలోనే కనిపిస్తారు గోవా అతి చిన్న రాష్ట్రం అయినప్పటికీ అందులో ఒక ఏయిర్పోర్ట్ కూడా ఉంది మరియు మన భారతదేశ జిడిపికి గోవా ఎంతో సహాయం అందిస్తుంది ఇలా వివిధ రకాలుగా మన భారత దేశ ప్రగతికి కారణం అవుతున్న గోవా అనే ప్రాంతాన్ని సందర్శించడానికి నేను ఆసక్తి చూపుతాను